దగ్గరలోని పట్టణాలకి నగరాలకి ప్రయాణించేటప్పుడు నేను మౌలిక సముదాయాల పరంగా ఎదుర్కునే ఇబ్బందులు ఉన్నాయి నేను బస్సులో వెళ్ళేటప్పుడు నాకు సీట్లు దొరకకపోవడము నిలబడి కాలు నొవ్వడము సరైన తిండి దొరకకపోవడము లంచ్ దొరకకపోవడము కొన్నిసార్లు నీళ్ళు కూడా అందకపోవడం జరుగుతుంది మనము బస్లో కూర్చునేటప్పుడు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది టిక్కెట్ కోసం అందరు కొట్టుకుంటు ఉంటారు అది చాలా సమ అసమాన్యకంగా ఉంటుంది అది చాలా కష్టంగా ఉంటుంది మనం ఎప్పుడైనా సరే ప్రయాణించేటప్పుడు తదుపరి సౌక్యమానం తీసుకుని వెళ్ళాలి ఎందుకంటే మనం ప్రయాణం చేసేటప్పుడు మనకి ప్రశాంతంగా ఉండాలి ఎప్పుడు ఇబ్బందికరంగా ఉండకూడదు బస్సు స్పీడుగా వెళ్ళడం వలన మనకు గాయాలు కావడం జరుగుతుంది ము మన శరీరంలో ఇబ్బంది కలుగుతుంది మనకు ఎంతో హానికరంగా ఉండవచ్చు కొంతమందికి బస్సు ట్రావెల్ చేయడము ఇష్టం ఉండదు కొంచెం బాధాకరంగా ఉంటుంది బాడీకి ఎంతో ప్రాబ్లంగా ఉంటుంది